ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య అత్యంత ముఖ్యమైన కొన్ని సాంస్కృతిక సాంప్రదాయాలు ఆచారాలు ఏమిటంటే సంక్రాంతి పండుగ తెలుగు పండుగలలో అతిపెద్దది భోగి సంక్రాంతి కనుమ అని మూడు రోజులు జరుపుకుంటారు పాత బియ్యంతో పిండి వంటలు చేసి పెద్దలకు నమస్కారం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు గొబ్బెమ్మలు కట్టి పతంగులు ఎగురవేస్తారు ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం చింతపండు ఉగాది పచ్చడి తినడం ముఖ్యం దసరా పండుగ తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ నవరత్నాలు నవరాత్రులు అని కూడా పిలుస్తారు దుర్గాదేవిని కొలుస్తారు దీపావళి పండుగ ఆరు రోజులు జరుపుకునే పండుగ నరకాసుర వద లక్ష్మీపూజ ముక్యం ఇళ్లలో దీపాలు వెలిగించి టపాకులు కాల్చుతారు కృష్ణాష్టమి పండుగ శ్రీకృష్ణుడి జన్మదినం దేవాలయాలలో ఉయ్యాల సేవలు నిర్వహిస్తారు పరమాన్నం నెయ్యతో చేసి వంటలు నైవేద్యముగా సమర్పిస్తారు శివరాత్రి పండుగ దేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు రాత్రంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు వినాయక చవితి పండుగ వినాయకుడి జన్మదినం గణేష్ మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడిని కొలి కొలిపిస్తారు క్రింద బచ్చలి కూర పండుగలకు తప్పనిసరిగా చేసే కూర కందిపప్పు పచ్చి బచ్చలతో చేస్తారు జురంగి మినప పిండి మినప పిండి బెల్లంతో చేసిన తీపి శుభకార్యాలలో ముఖ్యముగా వడ్డిస్తారు గోంగూర ఆకు కూరలలో ఒకటి పచ్చడి అప్పలం చేస్తారు ఇవి కాకుండా ఆంధ్ర ప్రదేశ్లో ప్రాంతాలలో ప్రాంతాలను బట్టి మరి సాంస్కృతిక సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలు ఆచారాలు మన సంస్కృతిని గుర్తించే గుర్తులు వీటిని పాటించడం ద్వారా మన సంస్కృతిని కాపాడుకోవాలి